రండి ఏం కావాలి రండి రండి చెప్పండి ఏం కావాలండి సరేనండి చెప్పండి మీకు ఏ ఏ రైస్ కావాలండి మా దగ్గర బాస్మతి స్వర్ణ సోనా మసూరి అన్ని రకాలు ఉన్నాయండి సిక్స్టీ ఫోరు టిఎల్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ ఏ రకాలు కావాలో చెప్తే మేము అవన్నీ ఇచ్చేస్తామండి ఓకే అండి సోనా మసూరి దేనికి ఉపయోగిస్తారండి మీరు అలాగేనండి ఇంకా ఏం కావాలండి సరేనండి ఇంకా అండి సరేనండి సరేనండి ఏంటి ఇన్ని రైస్ తీసుకు వెళ్తున్నారు ఏమైనా మీ ఇంట్లో ఏమైనా కార్యక్రమం అలాగేనండి అలాగేనండి వాటివి ఈ రేట్లు చెప్తాను ఒకసారి వినండి మరి బాస్మతి రైస్ వచ్చి కిలో నూట ఇరవై రూపాయలండి సోనా మసూరి వచ్చి కిలో డెబ్భై ఐదు రూపాయలండి స్వర్ణ వచ్చి కిలో యాభై ఐదు రూపాయలండి

ఓకేనా అలాగే లేండి సరేనండి ఎవరినైనా అబ్బాయితో ఇచ్చి పంపించమంటారా మీ తరపున ఎవరినైనా తీసుకొస్తారా సరే అండి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి అలగే ఓకే అండి